మా శ్రీకాకుళం ప్రాంతాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన పని చేస్తూ ఉంటారు ఒక్కొక్క ఒక్కొక్క క్యాస్ట్కి సంబంధించి ఒక్కొక్క వారి క్యాస్ట్కు సంబంధించిన వృత్తులు చేస్తూ ఉంటారు అందులో పెయింటింగ్ వేసేవాళ్ళు వాళ్ళు పెయింటింగ్ మంచిగా వేస్తుంటారు ఆ పెయింటింగ్ భావాలు వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు ఇంకొకళ్ళు ఇంకొక్క ఇంకా కొందరు శిల్పాలు చెక్కుతారు ఆ శిల్పి శిల్పి అనేవాడు శిల్పాన్ని ఎంత చక్కగా చెక్కుతాడు అంటే ఆ శిల్పి ఒక ఒక శిల్పి అనేవాడు ఒక బండకి శిల్పం చెక్కుతూ ఉంటాడు ఆ బండకి ప్రాణంలేని బండకి శిల్పాన్ని చెక్కి ఆ బండకి ప్రాణం పోస్తూ శిల్పం లాగా మంచి అందమైన శిల్పం కనిపిస్తుంది ఒక శిల్పి అనేడ్ చాలా కష్టపడి ఒక మొద్దు రాతి బండను చాలా ఏళ్ళు కష్టపడి ఈ ఒక మంచి శిల్పిగా మారుస్తాడు ఆ శిల్పి చెక్కాక ఆ బండకి ఆ ఆ కళ ఆ కళకే చాలా అందం వస్తుంది ఇంకొకళ్ళు ఇంకా మాకు చుట్టు ప్రక్క ఆంటీ వాళ్ళు చాలా మంది వస్త్రాలు కుడుతూ ఉంటారు ఇప్పుడు పండగల సీజన్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు బాగా క్రొత్త క్రొత్త దుస్తులు ధరిస్తాము కాబట్టి క్రొత్త క్రొత్తగా వస్త్రాలు కా కట్ చేస్తూ ఉంటారు ఆ వస్త్రాలు అనేవి సీజన్ సీజన్కి చేంజ్ అవుతుంటాయి ఒక కాలానికి ఒక కాలానికి చేంజ్ చేంజ్ అవుతూ ఉంటాయి పోయినసారి సంక్రాంతికి ఒక టైప్ ఆఫ్ మోడల్ డ్రెస్ ఉంటుంది ఇంకో ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ వస్త్రాలు వస్తాయి ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ అఫ్ వస్త్ వస్త్రాలను వాళ్ళు తయారు చేయడం వల్ల వాళ్ళని చూస్తుంటే కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు వస్త్రాలకి చాలా డిమాండ్ పెరిగిపోయింది ఇంకా కుమ్మరి వాళ్ళ కుండాలు చేస్తూ ఉంటారు ఆ కుండలు అనేది ఎండాకాలం సీజన్లో బాగా అమ్ముడుపోతూ ఉంటాయి ఆ కుండలు అనేవి రకరకాలుగా చెక్కుతూ రకరకాలుగా తయారు చేస్తుంటారు అది కూడా మట్టితో తయారు చేస్తూ ఉంటారు కుండలని ఒకటి ఏమో గుండ్రంగా తయారు చేస్తారు ఇంకొకటి రంజాన్ ఇట్లా పొడవు తయారు చేస్తారు ఇంకా కుండలనే కాకుండా మట్టి వస్త్రాలను మట్టి మస్ మట్టి వస్తువులు అది మనం కూరలు వండుకొని గంజులు లాగా ఆ విధంగా